హలో ఎవరండి అవునండి అది ఏమి ప్రస్తుతనికి అందుబాటులో లేవండి వేరేవి ఏమన్నా ఉంటే చెప్పండి దాన్ని బట్టి వెరిఫికేషన్ చేసి ఇస్తాం చూసి వేరే ఉంటే చూసి ఇస్తానండి ఎవరు చూస్తానండి చూసి చెప్తానండి ఓకే